మా స్కూల్లో మా డ్రాయింగ్ సారు పెయింటింగ్స్ నేర్పించే వారండి అప్పుడు వాటర్ కలర్స్తోని పెయింటింగ్స్ ఎలా వెయ్యాలనేది నేర్పించేవారు నాకు ఫస్టు అసలు అది ఎలా వెయ్యాలి ఏంటి అనేది ఇది నాకు అసలు వచ్చేది కాదండి మా డ్రాయింగ్ సారు చాలా బాగా నేర్పించారు దాని ద్వారా నేను పెయింటింగు పోటీలకి డ్రాయింగ్ పోటీలకి కూడా వెళ్ళేదాన్ని అన్నమాట కొన్ని సార్లయితే నేను ప్రైజులు కూడా గెలుచుకోగలిగాను పెయింటింగు నేర్చుకునే టైంలో ఫస్ట్ బ్రష్ని ఎలా పట్టుకోవాలో కూడా వచ్చేది కాదు నాకు దాంతో మా సారు దగ్గరుండి మాకు చాలా బాగా నేర్పించారండి అప్పుడు నేర్పించనని ఇప్పుడైతే డ్రాయింగ్ టీచర్లే లేరండి స్కూళ్ళల్లో నేర్పే వాళ్ళే లేరు కానీ అప్పుడు మమ్మల్ని ఎంత బాగానో తీర్చి దిద్దారండి మా డ్రాయింగ్ సారు పెయింటింగ్స్ డ్రాయింగ్స్ నేర్చుకోవటం వల్ల మా రైటింగ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యిందండి అప్పుడు నాకు పెయింటింగ్స్ నేర్పటం వల్ల ఇప్పుడు నేను చీరల మీద పాట్స్ మీద పెయింటింగ్ వేయగలుగుతున్నాను